మనకి జీవితంలో ముందుకి వెళ్ళాలంటే మనల్ని మనం నమ్ముకోవడం అంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఎలాంటి కష్టాలు వచ్చినా మనం విలువలను మనమే గుర్తించాలి ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో కాదు మనం మనల్ని ఎలా చూస్తున్నాము అనేది నిజమైన గౌరవానికి ఆధారం ఆత్మగౌరవం అంటే మనమే మనపై గౌరవం చూపించుకోవటం మరెవరు చూడకపోయినా మనం మన ప్రయత్నాల్ని మన విలువలని గుర్తించుకోవాలి ఎదుటి వారు మన పైన చూపించాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఓడిపోయినా మనల్ని తక్కువగా మనం అంచనా వేసుకోవద్దు ప్రతీ ఓటమి అనేది మనకి మన జీవితంలో ఒక పాఠం నేర్పుతుంది మనలోని ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతుంది ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఎవరు ఎలాంటి మాటలు అన్నా మనలో నమ్మకం ఉంటే చాలు మనము అంతా విలువైనవాళ్ళము మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి కనుక ఎప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు అవి మన జీవితంలో ఉంటే మనం ఎంతో పెద్ద స్థాయికి ఎదగగలుగుతాము